మన జీవిత విధానాన్ని మరియు మన పర్యావరణంతో మన పర్యావరణాన్ని అన్నిటినీ ఈ టెక్నాలజీ అనేది చాలా మార్చేసింది ఎలా అంటే ఇప్పుడు టెక్నాలజీ లేనిదే మనిషి బతకడం కష్టం అన్నట్టుగా వ్యవహరించే పరిస్థితికి వచ్చాడు పర్యావరణం పట్ల పర్యావరణానికి అనుకూలంగా మనిషి ఉండడం మానేసాడు టెక్నాలజీకి దగ్గరగా మనుషులకి దూర దూరంగా బతికే ఈ సం ఈ పర్యావరణం చాలా మార్పులు తెచ్చింది టెక్నాలజీ అనేది మనిషిని ఎంతగా ఎంతగా మార్చేసింది అని అంటే ఆ పర్యా తను ఉండే చోటు వస్తువు తను పెరిగే పర్యావరణం అది ఏమి పట్టించుకోకుండా దాన్ని అంతా ఖరాబ్ చేయడానికి చూస్తున్నాడు ఆ టెక్నాలజీ లేని తను బతకలేడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు హైలీ టెక్నాలజీ యూస్ చేయడం వ ఉపయోగించడం వల్ల మన రాబోయే పర్యావరణంకి చాలా మార్పులు వస్తాయి దానివల్ల రాబోయే తరాలకు రాబోయే జీవన విధానాన్ని చా మొత్తం మార్చేస్తుంది ఇప్పుడు ఉన్న పర్యావరణాన్ని మనిషి కాపాడగలిగితేనే రేపటి రేపటి జీవితాన్ని మన తర్వాత జన్ తర్వాత వాళ్ళు చూస్తారు లేదా ఈ టెక్నాలజీ వ మార్పులు అని ఇట్లనే పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తే తర్వాత తర్వాలు మనకు ఉండవు అలా సో మన జీవన విధానాన్ని మారడం తప్పు కాదు కానీ పర్యావరణాన్ని కాపాడడం మనం బాధ్యత